నేను సాధించిన అతి పెద్దది నాకు ఉద్యోగం వచ్చింది నేను చాలా సంతోషకరంగా ఉన్నాను అమ్మ నాన్నలకు చాలా బాగా చూసుకుంటాను చాలా గర్వకారంగా ఉంది అందరూ ఉద్యోగం వచ్చిందని అందరూ నన్ను మెచ్చుకుంటుంటే నేను చాలా గర్వపడతాను చాలా ఆనందపడతాను నా విజయం వెనకాల మా అమ్మ నాన్న కృషి పట్టుదల నాకు కనిపిస్తాయి వాళ్ళు నన్ను సదివించకపోతే నాకు ఉద్యోగం సాధించేదాన్నే కాదు నాకు ఇప్పుడు ఇంత గర్వకారణంగా ఉండేదే కాదు నేను ఉద్యోగం వచ్చినందున నా తల్లిదండ్రలను చాలా సంతోషంగా చూసుకుంటున్నాను ఒక ఇల్లు కూడా కట్టుకున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతాను